ఎన్టి రామారావు జిల్లాలో ప్రధాన విద్యాసంస్థలు చాలా ఉన్నాయి వాటిలో స్కూల్ ఫీజులు కూడా చాలా కఠినంగా ఉంటాయి జనాలు ఎక్కువ కోర్సులు ఇష్టపడతారు అందువల్ల వాళ్ళ స్కూల్ ఫీజులు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా చైతన్య నారాయణ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలాంటివన్నీ చాలా అధికంగా ఫీజులు వేస్తారు వాటి వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో భారంగాను ఉంటుంది ఎన్నో కాలేజీలు స్కూల్లు ఉన్నప్పటికీ అది పేరు మోసిన స్కూల్లు అవ్వడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు ఎక్కువైనప్పటికీని అలాంటి స్కూల్స్లోనే వేయాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయం మూలానే వాళ్ళు అంతంత డబ్బులు వెచ్చించి కాలేజీలకును స్కూల్లకిను డబ్బులు వెచ్చిస్తున్నారు దీని వల్ల విద్యార్థులకు కూడా నష్టం ఎందుకనగా మంచి ర్యాంకులు రావాలని మంచి మార్కులు రావాలని ఉపాధ్యాయులు పిల్లల్ని విద్యార్థులను ఒత్తిడి చేయడం వలన వాళ్ళు బాధకు గురయ్యే అవకాశం ఉంది వాళ్ళ మెదడు పనికిరాకుండా పోయే అవకాశం ఉంది ఎందుకలాగా వాళ్ళు అదేపరంగా స్ట్రెస్సుగా ఫీల్ అవీ ఒత్తిడికిలోనయ్యే వాళ్ళు బాధపడవలసి వస్తుంది కావున విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక అవగాహనకు వచ్చి ఏది మంచో ఏది చెడో ఏది విద్యార్థులకు ఉపయోగపడుతుందో తెలుసుకొని దాని ప్రకారంగా కొనసాగాలని నా మనవి విద్యార్థులు రేపటి పౌరులు వారిని ఈనాడు మనం జాగ్రత్తగా చూసుకుంటేనే రేపటి మనవాళ్ళు పౌరులుగా చూడగలం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏమనగా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ అని నలందా అని ఇంకా అనేకమైన పెద్ద పెద్ద స్కూల్స్ చదివించాలని కోరిక ఉండడం తప్పులేదు కానీ అది ఎంతవరకు శిక్షణ అందిస్తుంది ఎంతవరకు విద్యను అందిస్తున్నది అనేది మాత్రం తెలుసుకోవాలి ఇది గమనించి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని మనవి